నా ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అనేక రకాల సహజ వనరులకు నిలయం వీటిలో కొన్నేంటంటే మొదటిగా భూమి ఆంధ్రప్రదేశ్లో భారీ మొత్తంలో భూమి అందుబాటులో ఉంది ఇది వ్యవసాయం పరిశ్రమలు మరియు ఇతర వ్యాపారాలకు ఉపయోగించవచ్చు నీరు ఆంధ్రప్రదేశ్లో అనేక నదులు సరస్సులు మరియు శిలాజ ఇంధన జలాలు వన్రులు ఉన్నాయి ఇవి నీటి సదుపాయాలు నీటి పారాలకు శక్తి ఉత్పత్తి మరీ ఇతర వ్యాపార కార్యక్రమాలకు ఉపయోగ వచ్చు ఖనిజాలు ఆంధ్రప్రదేశ్లో అనేక ఖనిజాలు నిల్వలు ఉన్నాయి వీటిలో ఇనుము బొగ్గు రాగి మరియు సిలికాన్ ఉన్నాయ్ ఈ ఖనిజాలు పరిశ్రమ మరియు ఇతర వ్యాపార కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు వృక్ష జలం మరియు జంతు జలం ఆంధ్రప్రదేశ్లో వివిధ రకాల వృక్ష జలం మరియు జంతు జలం ఉన్నాయి ఈ వన్రులు వన్యప్రాణులు పర్యాటకం ఔషధాలు ఉత్పత్తి మరియు ఇతర వ్యాపార కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు ఈ సహజ వనరులు ఉపయోగించి ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల వ్యాపార కార్యక్రమాలకు అభివృద్ధి చేయొచ్చు ఇంకా కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి అవి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యవసాయ ప్రాంతం ఇక్కడ పంటలు పండిచ్చడానికి మరియు పశువులను పెంచడానికి అనుకూలమైన భూమి మరియు వాతావరణం అనేది ఉంటుంది పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల పరిశ్రమలు ఉన్నాయి వీటిలో రసాయనాలు మెటల్ ఉత్పత్తి మరియు వ్యవసాయ ఉత్పత్తులు ఇలాంటి వంటి ఉన్నాయి పర్యాటకం ఆంధ్రప్రదేశ్లో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి వీటిలో హైడ్రాబ్యాడ్లోని చార్మినార్ విశాఖపట్నంలోని శ్రీక్రిష్ణ దేవాలయం మరియు తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని సహజ వనరులు రాష్ట్రం యొక్క ఆర్థిక వృద్ధి ఒక ముఖ్యమైన భాగం ఉంది వీటిని సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఒక శక్తివంతమైన ఆర్థిక కేంద్రంగా మారవచ్చు